టెన్ హండ్రెడ్ థౌసండ్ టెన్ థౌసండ్ వన్ లాక్ టూ లాక్స్ త్రీ లాక్స్ ఫోర్ లాక్స్ ఫైవ్ లాక్స్ సిక్స్ లాక్స్ సెవెన్ లాక్స్ ఎయిట్ లాక్స్ నైన్ లాక్స్ టెన్ లాక్స్